పశువులు ఉండే ప్రాంతం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి నీటి నిలువలు మరియు వర్షపు నీరు చేరకుండా చూసుకోవాలి డమ్ మరియు తడిగాలి కారణంగా కీటకాలు అనారోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి పశువులకు శుభ్రమైన మరియు పోషకమైన ఆహారం ఇవ్వాలి వర్షాకాలంలో పశువులు మేత తడి అవుతుంది అది చీడపురుగుల ద్వారా సంక్రమించి వ్యాధులకు దారితీస్తుంది కనుక ఆహారాన్ని ఎండబెట్టిన తర్వాత ఇవ్వాలి ఆహారంలో మినరల్స్ మిశ్రమాలు కలిపి ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంచవచ్చు